సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఏం లేదు జలుబు పడిశం ఉంది సార్ టాబ్లెట్లు ఏ ఏవైనా ఇస్తే కొంచెం తగ్గడానికి అవును సార్ జ్వరం కూడా ఉంది సార్ లైట్గా

అంటే పొద్దున్న రాతిరా సార్ పొద్దున్న మధ్యాహ్నం వేడి నీళ్ళల్లోనా సార్ కొంచెం నీరసం ఉంది సార్ అట్లే ఓకే సార్ అది సార్ అట్లే జలుబు కొంచెం వేడిగా ఉన్న ఒంట్లో వేడి అటువంటివి జరుగుతున్నాయి ఓకే సార్ అయితే సార్ ఇప్పుడు ట్యాబ్లెట్లు ఎన్ని పూటలు వాడాలి సార్ సరే సరే సార్ సార్ పడిశం ఉంది సార్ అంటే పడిశం జ్వరం ఉంది ఓకే సార్ అదే సార్ వేడి నీళ్ళు వేడి నీళ్ళల్లోనే ఏసుకోవాలా సార్ వేడి నీళ్ళల్లో ఏసుకోవాలా సార్ ఓకే సార్ అదే సార్ ఇప్పుడు పొద్దున్న వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఏవైనా టానిక్ దగ్గు ఏమైనా ఇస్తారా సార్ సరే సరే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ సరే సరే సార్ అంతే సార్ అదే సార్ జలుబు పడిశం దగ్గు మూడు ఉన్నాయి సరే సరే సార్ ఓకే ఓకే సార్